ఎక్కడున్నావమ్మా ఎంప్లాయిస్ అందరు వస్తున్నారా ఈ రోజూ ఎంతమంది వచ్చారు సరే కానీ పని బాగానే చేస్తున్నారా వర్కు మరి వర్కు ఎంత దూరం వచ్చింది మిషన్ మిషన్ బాగానే ఉందా కొత్తది అందరికీ బాగా నేర్పించు దగ్గర ఉండి జాగ్రత్తగా నేర్పించు చేతికి గ్లవ్స్ వేసుకో వేసుకోమని చెప్పు ఆపరేట్ చేసేటప్పుడు దూరంగా ఉండి ఆపరేట్ చెయ్యండి ఎవరైనా గ గ్లవ్స్ వేసుకోకపోతే మిషన్ ఎక్కనివద్దని చెప్పు మిషన్ వేసుకుంటే మ్మ్ తడి చేతులుతో అవన్నీ స్టార్ట్ అవవు తడి చేతులతో పట్టుకోమాక షాక్ కొడుతుంది మళ్ళీ మ్మ్ జాగ్రత్తగా చేయించు మా పేరు రాకుండా